హలో అవునండి మీరెవరు

ఉన్నాయండి అరకు వ్యాలీ ఉంది వైజాగ్లో ఋషికొండ బీచ్ వేంకటేశ్వర స్వామి టెంపుల్ ఫేమస్ ఇంకా చాలా ఉన్నాయి వైజాగ్లో అయితే మీ అన్నింటికీ కలిపి మొత్తం మేమే చూస్తాం ఫుడ్డు మీరు ఉండడానికి రూమ్స్ మీరేన్ని రోజులు ఉంటారంటే అన్ని రోజులు ఫుడ్ అది మేం అరేంజ్ చేస్తామండి ట్వెంటీ థౌజండ్ వరకు అవుతుండండి ఇరవై వేలు వరకు ఇరవై వలు వరకు అవుతుండండి అలా మీరు ఎంతమంది వస్తున్నారండి మరి పదిమంది వరకు అంటే సరిపోతుందండి ఇరవై వేలు ఇప్పుడు అరకు అరుకు వ్యాలీ చూపిస్తాం చాపరాయి ఇంకా బొర్రా గుహలు తీసుకెళ్తాం వైజాగ్లో ఆర్కే బీచ్ హుడా పార్కు వేంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తామండి ఏంటండి లేదండీ రిషికొండ బీచ్ దగ్గర ఉంటుంది తిరపతి అంటే అదింకో వేరే డిస్ట్రిక్ వచ్చేస్తుంది చేంజ్ అయిపోతుంది మళ్ళీ అటు వెళ్ళాలంటే మాకు అవ్వదండి దానికి కొన్ని రోజులు పడుతుంది ఫుడ్డు అది మొత్తం మేమే చూసుకుంటాం మీరు ఉండటానికి రూమ్స్ కూడా అరేంజ్ చేస్తాం మీరు ఆర్డర్ చేసుకుంటారండి మేం తెస్తాం అది మీకు నచ్చింది మీరు ఆర్డర్ చేసుకుంటారు సరే ఉంటాను ఓకేనండి సరేనండి